నాకు జబర్దస్త్ అంటే చాలా ఇష్టం అందులో హైపర్ ఆది వేసే పంచులు కానీ వాడేసే చెప్పే జోకులు కానీ ఇంతకుముందు నాకు సుధీర్ ఉన్నపుడు ఇంకా నచ్చేది సుధీర్ ఎక్సప్రెషన్స్ కానీ సుధీర్ స్టైల్ కానీ ప్రతిఒక్కటి చాలా బాగుండేది అందులో ఇంతక ముందు నాగబాబు రోజా అనసూయ రేష్మి వీళ్ళందరూ వచ్చేవారు ఇప్పుడు మొత్తం చేంజ్ అయిపోయారు సౌమ్య వస్తుంది అనసూయ ప్లేస్లో నాగబాబు గారి ప్లేస్లో వచ్చేసరికి వేరే వాళ్ళు వస్తున్నారు నెక్స్ట్ రోజా గారి ప్లేస్లో వేరే వాళ్ళు వస్తున్నారు అసలు నాకు ఇంతకుముందు ఉన్నంత ఇంట్రెస్ట్ ఇప్పుడు రావట్లేదు ఆది కూడా రావట్లేదు నెక్స్ట్ చమ్మక్ చంద్ర కూడా రావట్లేదు ఇంతకుముందు నాకు జబర్దస్త్ అంటే చాలా ఇష్టం ఉండేది నేను జబర్దస్త్ వేస్తున్నారు అనగానే టీవీ ముందుకెళ్ళి కూర్చునేదాన్ని ఇంకోటి నాకు ఇష్టమైన ప్రోగ్రాం ఢీ అందులో ఢీ ఏంటంటే ఢీలో కూడా అప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించేది డ్యాన్సస్ కానీ చాలా బాగుండేది నాకు సుధీర్ డా సుధీర్ వచ్చేవాడు అప్పుడు సుధీర్ రష్మీ జోడి కానీ వాళ్ళు చేసే పెర్ఫార్మెన్స్ కానీ నాకు చాలా నచ్చేది అలాగే అప్పుడు శేఖర్ మాస్టర్ వచ్చేవారు అందరూ నాకు అందరూ మంచి మంచివాళ్ళు వచ్చారు దీపిక పిల్లి వీళ్ళందరూ వచ్చేవారు జోవియల్గా ఉండేది ఇప్పుడు ఏమంత బాగోట్లేదు నాకు అంత ఇంటరెస్టింగ్గా అనిపించట్లేదు ఇంతకుముందు ఉన్నంత సుధీర్ వస్తే చాలా బాగుంటుంది అనిపిస్తోంది జబర్దస్త్లో కాని ఢీలో కానీ లేదా శ్రీదేవి డ్రామా కంపెనీ అని కొత్తగా వస్తుంది ఆ శ్రీదేవి డ్రామా కంపెనీలో కాని నాకు ఇష్టమైన ప్రోగ్రామ్స్ ఇవి ఇంకా నాకు మాటీవీలో వచ్చేసరికి బిగ్బాస్ అంటే ఇష్టం బిగ్బాస్ అంటే ఎందుకు ఇష్టం అంటే నాకు ఇష్టమైన కంటెస్టెంట్ ఇప్పుడు రీసెంట్గా నాకు ఇష్టమైన కంటెస్టెంట్ వచ్చేసరికి బిగ్ బాస్లో గౌతమ్ గౌతమ్ ఎలా అంటే బాగా ఆడతాడు ఆ గేమ్ని గేమ్ని కానీ వాడు పేషన్స్గా ఉండడం కానీ నాకు చాలా నచ్చింది అలా ఉండాలని నేను అనుకుంటున్నా కానీ నాకు అది కావట్లేదు